హాయ్ హలో నేను చెరీ రెస్టారెంట్కి కాల్ చేస్తున్నాను నాకు ఒక మంచిటి స్వీట్ ఐటెమ్ ఎక్కువ శాతంలో కావాలి మీ దగ్గర ఆర్డర్ చేయాలని చేయాలనుకుంటున్నాను ఆర్డర్ అంటే ఒక స్వీట్ మొత్తం మాకు పండక్కి ఒక ఎక్కువ శాతం ఒక టెన్ కేజీస్ అలాగా కావాలి అలాగే కొద్ది రోజుల తర్వాత పెళ్ళి ఉంది అక్కడ కూడా చాలా సో మెనీ స్వీట్ ఐటమ్స్ కావాలి మీ దగ్గర ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా మీరు నాకు చెప్పగలుగుతారా మీ మీ షాప్లో ఎలాంటి ఆర్డర్స్ ఉన్నాయో ఆఫర్స్తో వేరే వేరే రెస్టారెంట్లో లేదా మీరు వేరే రెస్టారెంట్లో ఎక్కడైనా కనుక్కొని నాకు చెప్పడానికి సహాయం చేస్తారా నేను పండగలకి పెళ్ళిళ్ళకి ఇంకా చాలా ఫెస్టివల్స్కి మీ షాప్లో ఆర్డర్ చేస్తా చేయాలని ఆశిస్తున్నాను మీరు నాకు ఎక్కడా ఏ రెస్టారెంట్లో మంచి స్వీట్ ఐస్టమ్స్ దొరకుతాయో తెలుసుకోలేకపోతున్నాను మీరు వేరే రెస్టారెంట్లో కనుక్కొని నాకు చెప్తారని ఆశిస్తున్నాను